నేను వార్తలు అనేది ఎక్కువ చూస్తాను టీవీలో ఇంకా ఏంటంటే వార్తల వల్ల జనరల్ నాలెడ్జ్ పెరిగుద్దని నా అభిప్రాయం ఇప్పుడు మన సొసైటీలో ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అలాగే కూరగాయల రేటు ఎంత ఉంది ప్రతి ఒక్క దానికి మనం వార్తలు చూస్తే మనకు అర్థమవుద్ది ఇప్పుడు రీసెంట్గా కొత్త న్యూస్ ఏంటంటే కరోనా మళ్ళీ వస్తుందని చెప్పి న్యూస్ కూడా వస్తుంది ఇలా కొన్ని కొన్ని ముఖ్యాంశాలు మనం తెలుసుకోవాలంటే వార్తలు మాత్రమే చూడాలి న్యూస్ ప్రతిరోజు అప్డేట్ ఇవ్వడం వల్ల మనకి ప్రతి ఒక్క విషయం తెలుస్తుంది దానికి మనకి వార్తలు ప్రతి ఒక్కటి ఉపయోగపడుతున్నాయి అలాగే ఇంకా ఏంటంటే నాకు యాంకరులో ముఖ్యంగా తెలిసినవాళ్ళు దీప్తి గారు అలాగే షన్ముఖ్ గారు వీళ్ళిద్దరు నాకు తెలుసు యాంకర్స్లో దీప్తి అలాగే నేను బాక్స్ ఆఫీస్ ఒకటి ఎక్కువ చూస్తాను అందులో ఏంటంటే టీవీ సినిమా గురించి కూడా వేస్తారు వార్తల్లో అందులో ఏంటంటే సినిమాలు హీరో హీరో హీరోయిన్స్ గురించి అప్డేట్స్ కానీ మూవీ అప్డేట్స్ కానీ ప్రతి ఒక్కటి ఇస్తారు దానికి కూడా నేను వార్తలు ఎక్కువ చూస్తాను